నమస్తే మేడం చెప్పండి మేడం ఏమైంది

అంటే ఫీవర్ రావట్టి త్రీ ఫోర్ డేస్ అవుతుంది దానితో పాటు కాఫ్ కోల్డ్ ఉన్నాయి అంటే చల్లటివి ఏమైనా తిన్నారా ఔట్ సైడ్ ఫుడ్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా ఆర్ఎంపీ సార్ ఏం రాసి ఇచ్చారు మేడం మెడిసన్ సిట్రిజను డోలో సిక్స్ ఫిఫ్టి ఫీవర్ టాబ్లెట్ జిరోడాల్ పేన్ కిల్లర్ ఇవే ఇచ్చారా మేడం మీకు బిపి కొంచెం తక్కువ ఉన్నది ఫీవర్ నార్మల్లోనే ఉంది కాఫ్ కోసం కొన్ని మెడిసన్ రాస్తాను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ త్రీ డేస్ వాడాక మళ్ళీ ఒకసారి వచ్చి చూపించుకోండి కొంచెం కూల్ వాటర్ కూల్ డ్రింక్ ఐస్క్రీంలు ఇలాంటివి బంద్ చేయండి హాట్ వాటర్ హాట్ హట్గా తినండి నార్మల్ హట్గా ఓకే మేడం ఫుడ్ అంటే ఇక జంక్ ఫుడ్ ఔట్ సైడ్ ఫుడ్ కాకుండా హోం ఫుడ్ తినేయండి ఓకే మేడం